హలో డెలివరీ భాగస్వామి అండి మాట్లాడుతుంది నేను స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసానండి ఇక్కడిచ్చిన యాప్ ద్వారా నేను మిమ్మల్ని సంప్రదిస్తున్నాను మీరు ఈ ప్రాంతం చేరడానికి ఎంత సమయం పడుతుందో అని తెలుసుకోడానికని మీతో కాల్ చేసాను మీరిప్పుడు ఎక్కడున్నారండి సరే దయచేసి కొంచెం ఆహారాన్ని త్వరగా మాకు అందజేయాలని కోరుకుంటున్నాను